హలో హలో చెప్పండి ఏం ఎలాంటి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం బాగుంటుంది కర్నూలు బాగుంటుంది మీకు ఏది కావాలి అనుకుంటున్నారు ఏది చూడాలి అనుకుంటున్నారు చెప్పండి సార్ శ్రీకాకుళంలో టెంపుల్స్ బాగుంటాయి అవును అండి ప్రోవైడ్ చేస్తాము అండి మేము ఓకే అండి ఫుడ్ స్పెసిలిటి కూడా బాగుంటుంది మీకు వెహికల్ చార్జెస్ కూడా వేస్తాము అండి చార్జెస్ కూడా వస్తాయి

శ్రీకాకుళం చాలా బాగుంటుంది అండి చూడటానికి ప్లేస్ విజీట్ విజిట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అండి ఓకే అండి మేము ఫొటోస్ కావాలన్నా ప్రోవైడ్ చేస్తాము అండి ఫొటోస్ రూమ్ ఫొటోస్ కావాలన్నా ప్రోవైడ్ చేస్తాము అండి లొకేషన్ ఫొటోస్ కావాలన్నా ప్రోవైడ్ చేస్తాము అండి ఈ నెంబర్కి వాట్స్అప్ ఉందా అండి వాట్స్అప్ చెయ్యాలంటే

ఆఫర్స్ కాని ఏమి లేవు అండి ఆఫర్స్ ఏమి ఉంటాయి అండి ఈ టూరిజంకి ఓకే అండి ఆ అవును ఫ్లైట్లో కూడా వెళ్ళవచ్చు అండి